భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన కొన్ని క్రీడలు ఏమిటంటే దేశంలో అత్యంత క్రీడలు పొందిన జనాదరణ పొందిన కొన్ని క్రీడలు ఏమిటంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది క్రీడ గురించి క్రీడ అన్ని రకాలలో క్రీడలు అన్ని రకాల పోటీలు శారీరక శ్రమలు లేదా ఆటలు అని అంటాము సాధారణ లేదా వ్యవస్థీకరమైన భాగస్వామ్యం ద్వారా పాల్గొనే వారికి ఆనందాన్ని అందిం అందించడమే శారీరక సామర్థ్యం నైపుణ్యాలను ఉపయోగించడం నిర్వహించడం లేదా మెరుగుపరచడం కొన్ని సందర్భాలలో ప్రేకక్ష ప్రేక్షకులకు క్రీడా క్రీడా క్రీడలు అనేవి మనకి ఆనందింపజేస్తాయి మరి ఇవి ఒక ఒకరి క్రీడలు ఒకరి శారీరక శారీరక మరియు ఆరోగ్యానికి సానుకూలంగా ఫలితాలు కూర ఇస్తాయి ఒకే పోటీదారుల మధ్య నుండి వందలాది మంది ఏకకాలంలో పాల్గొనే వరకు జట్లలో లేదా వ్యక్తులలో పోటీపడి వందలాది క్రీడలు కూడా మన దేశంలో ఉన్నాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో రకమైన క్రీడలు ఉన్నాయి మనకి జనాదారణ పొందిన కొన్ని క్రీడాకారులను ఏంటంటే భారతదేశంలో అవి మనం ముందుగా తెలుసుకుందాము మా భారతదేశంలో క్రికెట్ దాదాపు ఒక మతం అని రహస్యం కాదు కానీ ప్రజలు దృష్టిని ఆకర్షించింది ఏకైక భారతీయ క్రీడా ఇది కాదు ప్రపంచంలో మనం అనుకుంటాము కానీ క్రికెటే భారత దేశంలో పుట్టినది కాదు భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఆటగా మన ప్రపంచంలో ఎలా స్వాగతిస్తామో భారతదేశంలోన కానీ ఇది భారతదేశపు క్రీడ అనేది కాదు ఆకర్షించిన ఏకైక ఇది భారత క్రికెట్ అనేది భారతదేశాన్ని ఏకైక ఆకర్షించిన క్రీడ అని చెప్పగలుగుతాము మరి హాకీ నుండి బ్యాడ్మింటన్ నుండి రీజనింగ్ నుండి వెయిటింగ్ లిఫ్ట్ వరకు టేబుల్ టెన్నిస్ వరకు అనేక భారతీయ క్రీడలు కూడా క్రీడ ప్రేమికులు అంచు అంచున ఉంచున్నాయి వారికి అడ్రి నేను రతికి తక్కువ ఏమి ఇవ్వలేదు దశాబ్దాలుగా క్రికెట్ జీవనాధారంగా కాగా పురాతన క్రీడా కబడ్డీ ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్తో యువతతో వేగంగా దూసుకుపోతుంది కానీ పురాతన పురాతనంలో మనకి క్రికెట్ అనేది లేకుండా క్రికెట్ బదులుగా మనం కబడ్డీ ప్రో కబడ్డీ ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాము చాలా మందికి తెలియదు కానీ చదరంగం మరి పాములు మరియు నిచ్చెనలు వంటి ఆటలు బార భారతీయ భారతీయ క్రీడల నుండి ఉద్భవించాయి మనకి తెలియదు కానీ మనకు చదరంగం గాని మరియు చదరంగం కానీ పాములు మరియు నిచ్చెన ఆటలోని ఇవన్నీ మన భారతీయ ప్రదేశం నుంచి సంస్కృతి నుంచే వచ్చాయి మరి ఇవి మన భారతదేశంలో ఉద్భవించాయి కాబట్టి ఇది తరువాత విదేశీ దేశాలలో వ్యాపించింది మరియు క్రీడల పట్ల ప్రేమ భారతదేశం అభివృద్ధి చెందుతూ అనేక భారతీయ క్రీడల పరిధిలో తీసుకువచ్చింది అయితే భారత దేశంలో క్రికెటర్లు దేశ ప్రజలకు

ఇవ్వలేదు భారతదేశంలో మనకి ముందుగా తెలిసింది ఏంటంటే క్రికెట్ క్రికెట్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ ఎవరైనా క్రికెట్ ఆడది ఆడగలుగుతారు కానీ క్రికెట్ కంటే ముందు భారతదేశంలో ప్రాముఖ్యమైన క్రీడా అటు వచ్చేసి చదరంగం పాముల నిచ్చెనల ఆట ఇది మన భారతదేశ సంస్కృతి దాని అదే మన భారతదేశం గొప్ప క్రీడలు మన కబడ్డీ కూడా ఒక భారత దేశపు క్రీడనే అని అనవచ్చు ఇలా మన భారత దేశంలో చాలా తెలివి తెలివైన చురుకైన ఆటలు కూడా ఉన్నాయి కానీ క్రికెట్ అనేది భారతదేశంలో పుట్టినది కాదు భారతదేశంలో పుట్టినది క్రికెట్ కాదు క్రికెట్ అనేది మన ఇంగ్లీష్ సంస్కృత నుంచి లేదా విదేశీ నుంచి తీసుకోబడినది మరియు మన భారతదేశంలో క్రికెట్ దాదాపు ఒక మతం అని రహస్యం కాదు కానీ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఏకైక భారతీయ క్రీడా ఇది కాదు హాకి నుండి బ్యాడ్మింటన్ నుండి రెజ్లింగ్ నుండి వెయిటింగ్ లిఫ్టింగ్ వరకు టేబుల్ టెన్నిస్ వరకు అనేక భారతీయ క్రీడా క్రీడలు కూడా ప్రేమికులు అంచున ఉంచాయి వారికి తక్కువ ఏమీ ఇవ్వలేదు దశబ్దాలుగా క్రికెట్ జీవనాధారంగా కాగా పురాతన క్రీడా కబడ్డీ జి కాగా ప్రో కబడ్డీ లీగ్తో యువతలను వేగంగా దూసుకుపోతుంది చాలా మందికి తెలియదు కానీ చదరంగం మరి పాముల నిచ్చెనలు వంటి ఆటలు కూడా భారతీయ ప్రాచీన ఆటలని తెలియదు సో మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిందిగా ఉంటుంది ఎందుకంటే ప్రాచీన ఆటలు వచ్చేసి భారతదేశంలోని పాము నిచ్చెనల ఆటల మరియు చదరంగం మార్చిన ఎప్పుడు ఏదైతే మనం ఇంగ్లీష్లో దాన్ని చేస్తూనే ఉంటాము ఇది భారతదేశపు క్రీడా ఆటలు మరియు మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి మనం క్రీడలో గురించి మనం తెలుసుకోవాలి విదేశీ క్రీడల గురించి మనం తక్కువగా ఆడాలి వాళ్ళలో కూడా గెలవాలి మన భారతదేశానికి క్రీడలు వచ్చేసి మన దాంట్లో చదరంగం పాము నిచ్చెన అని చెప్పవచ్చు మరియు కబడ్డీ కూడా మరి దేశంలో కొంత అంతా కొంత మంది అత్యంత ప్రసిద్ధి అథ్లెట్స్లు మనకి వచ్చేసి చాలా విభాగాలలో ఉన్నారు దాంట్లో కొంత మంది వచ్చేసి క్రిస్టియానో రోనాల్డ్ ఇతను పోర్చుగీస్ ఫుట్బాల్ ప్లేయర్ అని అనవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నవారు ఎవరు అంటే లియోనల్ మెస్సి ఇతను వచ్చేసి ఫుట్బాల్ ప్లేయరే మరియు మనకి నేమార్ జూనియర్ ఇతను వచ్చేసి కూడా ఫుట్బాల్ ప్లేయరే మరి మనకు వచ్చేసి లీబ్రాన్ జేమ్స్ ఇతను వచ్చేసి బాస్కెట్బాల్ ప్లేయర్ మరి విరాట్ కోహ్లీ ఇతను వచ్చేసి క్రికెట్ కెప్టెన్ మరియు కానర్ మెక్గ్రేగర్ ఇతను వచ్చేసి మనకి ఛాంపియన్షిప్ ఆఫ్ ద ఫుట్బాల్ ప్లేయర్ మరియు రోజర్ ఫెదరర్ ఇతను వచ్చేసి టెన్నిస్ టెన్నిస్ ప్లేయర్ మరియు రాఫెల్ నాడల్ ఇతనికి వచ్చేసి స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ చాలా గొప్ప దేశంలోనే చాలా గొప్ప ప్లేయర్ ఈయన జాన్ సీనా జాన్ సీనా వచ్చేసి రెజ్లర్ మరియు టైగర్ వుడ్స్ అనేది అమెరికన్ గోల్ఫ్ వుడ్స్ నుంచి తీసుకోబడినాడు వాడు అతను కూడా చాంపియన్షిప్లో గెలిచాడు అతను చాలా చాలా అవార్డులు అన్ని అన్ని గెలుచుకున్నాడు మరియు ఇతను ఫుట్బాల్ ప్లేయర్ ఇలా అందరూ ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ఆటలలో అథ్లెట్గా దేశంలో చాలా అభి అభివృద్ధిని పొందుపరచుకున్నారు అని చెప్పగలము భారత దేశంలో అథ్లెట్లు ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి అథ్లెట్లు చాలా మంది ఉన్నారు దాంట్లో విరాట్ కోహ్లీ భారతదేశంలో చాలా అత్యంత ప్రసిద్ధి అత్యంత ఆదరణ పొందిన క్రీడాకారుడు అని కూడా అనవచ్చు